హలో హలో మేడం ఇది కాాలొచ్చింది మేడం ఎవరు మాట్లాడుతున్నారు నేను సునీలా అండి అవునండి నేను అక్కడ ఉద్యోగినండి చెప్పండి ఓకే అండి అంటే ఇప్పుడు మీకు టెన్త్ ప్రయాణం ఉన్నది బట్ మీకు ఆ రోజు వీలు పడడం లేదు మీరు ఆ డేట్ నుంచి పోస్ట్పోన్ వేరే డేటుకి చేసుకోవాలని మీరు మమ్మల్ని సంప్రదించారు అడగడానికి ఓకే అండి రజని గారు ఇప్పుడు పోస్ట్పోను చేసుకోవడానికి లేదండి మీరు కావాలి అంటే మీరు మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ ఫ్రెష్గా ఇప్పుడు మీరు ఎట్లయితే బుక్ చేసుకున్నారు అలాగే వేరే డేట్కి మీరు మళ్ళీ ఫ్రెష్గా బుక్ చేసుకోవాలండి పోస్ట్పోన్ చేయడానికి లేదు అట్లా సౌ సౌకర్యం లేదు అంటే మీకు అంటే ఆ రోజుకి మీకు ఇం వీలు పడడం లేదు కాబట్టి మీరు పోస్ట్పోన్ అడుగుతున్నారు కాబట్టి

అంటే మీరు అ ఓకే మీకు పోస్ట్పోన్ అనందుకు మాకు డబ్బులు అది క్యా టికెట్ క్యాన్సిల్ చేసుకుంటే డబ్బులు ఇస్తారాని మీరు అడుగుతున్నారా అండి మమ్మల్ని అంటే అదే అండి మీరు డబ్బులు ఇప్పుడు ఏ విధంగా అంటే మీరు డైరెక్ట్ రైల్వే దగ్గరికి వెళ్ళి అక్కడికి పోయి బుక్ చేసుకున్నారా లేకపోతే మీరు ఆన్లైన్లో చేసుకున్నారా ఏ విధంగా చేసుకున్నా కూడా మీరు ఏ పద్ధతిలో అయితే వాళ్ళకి చెల్లింపు చేసారు మీకు అదే పద్ధతిలో మళ్ళీ మీకు వెనక్కి వస్తుంది మీ మనీ బట్ ఫుల్ అమౌంట్ రాదండి ఎందుకంటే ఇప్పుడు అందులో కొంచం అంటే ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకునే దాన్ని బట్టండి మీరు ఒక పది పదిహేను రోజులు ముందు చేసుకుంటే ఒక యాభై పర్సెంట్ కట్ అవుతాదండి ఒకవేళ లేదండి మేము ఆలోచించుకుంటాము అంటే ఇప్పుడు ర ఇప్పుడు రెండు రోజులు ముందంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోతాదండి ఒక్క రోజు ముందు కొన్ని అవర్సులో అంటే మీకు ఒక నైన్ంటీ ఫైవ్ పర్సెంట్ పోతుందండి అలా మీకు ఒకవేళ మీరు ఇప్పుడే తొందరగా చేసుకుంటే సగానికి సుగం పోతుందండి కొంచెం సుగం మాత్రం మీకు వెనక్కి వస్తుందండి మీరు ఇన్ని రోజుల్లో అంటే ఇప్పుడు మీరు రేపు ప్రయాణ ఉండి ఈరోజు క్యాన్సిల్ చేసుకుంటానంటే నైన్టీ నైన్టీ ఫైవ్ పర్సెంట్ పోతదండి అదే మీకు పది పదిహేను రోజు టైం ఉంది అంటే మీకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ మీ మనీ మీ నగదు మీకు వెనక్కే వస్తుంది అలా ఏం ఉండదండి అంటే మీరు మనీ చెప్పండి మీ డబ్బులు మీకు మామూలుగా దానిపాటికి అది వెనక్కి వస్తుందండి మామూలు మీరు ఫ్రెష్గా మళ్ళీ బుక్ చేసుకోవాలండి ఇప్పుడు ఆ టికెట్కి ఈ టికెట్తోటి సంబంధం లేదు పోస్ట్పోన్ అనేది పోస్ట్పోన్ మామూలుగా మీకు రద్ద అయిపోతుంది మీరు ఎలా అయితే రైల్వే వాళ్ళకి పే చేశారో అలా అని మీకు వర్కింగ్ డేసు సెవెన్ ఎయిట్ డేస్లో మీ నగదు మీకు చేరుతుందండి మళ్ళీ మీరు ఫ్రెష్గా బుక్ చేసుకుంటారు కదా కొత్తగా మీకే డేైట్ కావాలి అనేది దానిపాటికి అది మీరు మళ్ళీ మీ నగదు మీ మూల్యం వాళ్ళకి చెల్లించుకోవాలి అంటే ఓ పూర్తిగా దానికి దీనికైతే సంబంధం లేదండి అది కూడా మీరు కంగారు పడకండి మీ మనీ మీకు ఖచ్చితంగా ఏడు రోజుల పని దినాలలో మాత్రమే మీకు వెనక్కొస్తుంది మీ నగదు మాత్రం ఎక్కడికి పోదండి అది మాత్రం మేము గ్యారెంటీ ఇస్తాము మీకు ఎక్కడికి పోదు మనీ మీరు కంగారు పడకండి కాకుంటే తొందరగా మీరు నిర్ణయం తీసుకోండి అంటే పదిహేండు రోజులు ముందు తీసుకుంటే మీకు కొంచెం తక్కువలో మీకు మనీ పోతుంది లేదు నేను ఒక ఫ్యూ అవర్సు ఒక హాఫ్ డేలో తీసుకుంటాను అంటే చాలా నగదు పోతుందండి అట్లా మీరుది మీ థ్యాంక్ యూ మేడం మీరంతా ఆలోచించుకొని కుటుంబం అంత ఆలోచించుకొని చేసుకోండి మేడం నగదు మీకు వేస్ట్ కాకుండా ఉంటుందండి ఇంకేమైనా మీకు స సందేహాలు సమాచారాలు కావాలంటే మమ్మల్ని మీరు సంప్రదించవచ్చు అండి ఓకే అండి మీరు చె మంచిదండి మీరు మమ్మల్ని సంప్రదించినందుకు ధన్యవాదాలండి నమస్కారం నమస్కారం